నేనండి ప్లంబర్ ని ఇందాక ఫోన్ చేసారు కదండి ఎక్కడండి షింక్ దగ్గరా లేకపోతే బయటా అండి అక్కడ జాయింట్ అయి పొయ్యాల్సి వస్తుందండి కొంచెం రెండు మూడు తేవాలండి మీరు తెచ్చుకుంటారా మేము తెమ్మంటారా అండి మొత్తం కలిపి అంటే అక్కడ చూడాలి కదండి కొంచం ఫోటోలు అవి పెడతారా కొంచెం తర్వాత నాలుగు చోట్ల పోయినట్టుగా అనిపిస్తుందండి నాలుగు పైపు ల పైపింగుండను జాయింట్ పైపులు అవి రెండు తీసుకురావాలండి మొత్తం ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అవుతాయండి అదేనండి మరీ సిక్స్ హండ్రెడ్ అంటే మీరు తెమ్మంటున్నారు కదండి బయట నుంచి మేము తెచ్చే పైప్స్ కూడా మంచి క్వాలిటీ తో ఉంటాయండి ఈ సారి చాలా ఒక టెన్ ఇయర్స్ వరకు అలాగా అలానే సరేనండి చూస్తాను నేను తెచ్చిన తర్వాత మీరే చూసి వాటి గురించి చెప్పండి మేము స్టిచ్చింగ్ కూడా బాగా చేస్తామండి మొత్తం స్టిచ్ చేయడం ఇంకా ఇంట్లో ఎక్కడైనా పోయినయా చెప్తారా అండి చూసి ఓకే సారి అవి కూడా చేసేస్తాం ఓకేనండి లెంత్ ఒక టెన్ ఫీట్ ఉంటుందా అండి సరేనండి మొత్తం ఒక థౌసండ్ ఫోన్పే చెయ్యండి అయితే ఓకేనండి